నమస్కారం అండీ ఏం కావాలి హా సరే అండీ అయితే ఇప్పుడు

అంటే ఆంధ్రప్రదేశ్లో మనం చెప్పాలంటే చాలా ముఖ్యమైన పండుగలు ఉన్నాయండీ అవే ముఖ్యమైన పండుగలే చెప్తాను మన ఆంధ్రప్రదేశ్లో చాలా విభిన్న కల్చర్లు అలా ఇంకా వాటి యొక్క ప్రాముఖ్యమైన ముఖ్యమైన పండగలు ఉన్నాయి అయితే అందులో మనం మేజర్గా అంటే చాలా ముఖ్యమైన పండగలు చెప్పాల్సి వస్తే ఏంటి సంక్రాంతి వినాయక చవితి దేవీ నవరాత్రులు ఇంకా క్రిస్మసు ఇలాంటివి ఉంటాయి అయితే అందులో మీకు చెప్తాను చూడండి ఇప్పుడు దేవీ నవరాత్రులు వచ్చేసరికి అంటే ఇప్పుడు మీకు ఉదాహరణకి ఇలా నాలుగు ఐదు పండుగలు చెప్పాను కానీ ఈ నాలుగు ఐదు పండుగల్లో మనం ఆరాధించే విధానం మారుతూ ఉంటుందనమాట ఒకదానికి ఒకదానికి ఏముందండీ సంక్రాంతి అంటే దానికి మనకి స్టోరీ ఉంటుందండీ ఆ పండుగ రావడానికి హ అయితే ఏంటంటే ఇప్పుడు మనకి సంక్రాంతి పండుగ మనం మూడు రకాలుగా చేస్తాము ఇంకా మనకి నాలుగు అయిదు ఏంటంటే కనుమ ముక్కనుమ అంటారు మీరు వినే ఉంటారు బాగా ఇది మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా జరుపుకునే పండగ పిల్లలందరూ చుట్టాలతో కలిసి ఆహ్లాదభరితమై పిండివంటకాలు ఎన్నో వండుకుని చేస్తూ ఉంటారు అదీ చెప్పింది కరెక్టే అండీ అయితే ఇప్పుడు సంక్రాంతి పండగని మనం మూడు రకాలుగా విభజించాము కదండీ మొద మొదటి రోజు పిల్లల పండుగ అండీ భోగీ అయితే ఏంటంటే సంక్రాంతి పండుగ నెల రోజులు మనకి నారదులు అదే హరి నామం స్మరిస్తూ వస్తారు కదండీ అది జరుగుతుంది మొదటి రోజే పిల్లల పండుగ భోగి అంటారు రెండవ రోజు పెద్ద పండుగ సంక్రాంతి ఇంక మూడవ రోజు కనుమ తరువాత ముక్కనుమ ఉంటాయి అలా వివరించాను ఉంటుందండీ భోగి రోజు మనం భోగి మంట వేస్తాము ఇంకా ఆ భోగి మంటతో అంటే మనం ఎర్లీ మార్నింగ్ లేస్తాము అండీ ఎర్లీ మార్నింగ్ లేచి భోగి మంట వేస్తాము అంతే ఇంకా ఇంకా రెండవ పండుగ గురించి మాట్లాడుకున్నట్లైతే

పేరులోనే ఉంది కదండీ దేవీ నవరాత్రులు అంటే నవ అంటే తొమ్మిది తొమ్మిది రోజులు మనం ఒక అమ్మవారిని తొమ్మిది రకాల అవతారలతో పూజిస్తాము అనమాట అంటే అమ్మవారు అంటే శక్తి

అంటే అందరూ ఒకటే అండీ మనం తొమ్మిది రకాలుగా ఆరాధిస్తాం ఒక అమ్మవారిని ఒకరోజు సరస్వతిగా దుర్గామాతగా ఇంకా ధనలక్ష్మి ధాన్యలక్ష్మి బోలెడు ఉంటాయండీ ఆలా తొమ్మిది రోజులుగా మనం అలకరిస్తాము అది అలా అది కూడా బాగుంటదండీ ఆ నవరాత్రులకి కూడా చాలా మంది మాల అని ఉంటుంది అలా దాంతో అది మాల వేసుకుంటే వాళ్ళు పవిత్రంగా ఉంటారు సో ఆ మాల ధరించి దేవుడిని సే సేవిస్తారు

అంటే వినాయక చవితి వినాయక చవితి కూడా నవరాత్రులుంటాయి అండి కానీ మనోళ్ళకి గమ్మున తెలీదు వినాయక చవితి కూడా పెద్ద పండుగ అంటే ఇప్పుడు మేము మామూలుగానే చెప్తానండీ ఇప్పుడు ఇది ఎలా ఉంటదంటే మీకు వినాయక చవితి ఎలా వచ్చింది ఏంటి అనేది కథలో మనం చదువుకుంటాము అయితే ఈ పండుగని మనం ఆరాధించేది ఒక ముఖ్యమైన పద్ధతి ఉందనమాట ఏంటంటే వినాయక చవితి మనం వినాయకుడు అనే దేవుడిని ఆరాధిస్తాము అయితే ఇది మనకి చవితి భాద్రపద శుద్ధ చవితి రోజు వస్తుంది అంటారు ఆ రోజు మనం ఆ రోజు దేవుడిని మనం ఆహ్వానించి వారిని పూజిస్తాంము అనమాట ఇది తొమ్మిది రోజులు ఉంటుంది వినాయక చవితి మనం కథ వినాలి అంటే ఉపపురాణాలు అని ఉంటాయండి ఆ పురాణాలలో మనం నేర్చుకోవాలి అయితే మనకి వినాయక చవితి కథలో వింటే బాగుంటుంది అంటే మనకి పుణ్యం అలాంటివి ఏమీ రాకపోయినా ఎవరితో ఎలా నడుచుకోవాలో ఎక్కడ ఎలా ఉండాలో అటువంటివి తెలుస్తాయి ధర్మం అటువంటి వీటి గురించి కాన్సెప్టులు కంప్లికేటెడ్గా అవునండీ అది ఒకరకంగా మనం పర్యావరణానికి హాని కలిగిస్తున్నాము కానీ ఈ మధ్యన మనం గ్రీన్ రివల్యూషన్ మొదలు పెట్టాము కాబట్టి మెల్ల మెల్లగా మారుతుంది మనం నమ్మవచ్చు మనం ఇంటి దగ్గర నుండి మార్చుకోవడమే మనం వినాయకుడిని ఆరాధించడం అనేది మట్టితో ఆరాధిస్తే మన ఇంటి దగ్గర నుండి తరువాత అలా మారుతుంది అభివృద్ధిగా ఒక్కసారిగా మారదు నిమజ్జనం ఎలాగైతే మనం వినాయక చవితి రోజు నిమజ్జనం చేస్తామో దేవీ నవరాత్రుల రోజు అమ్మవారిని మనం ప్రతిష్టిస్తాము కదా ఆవిడని కూడా నిమజ్జనం చేస్తాము అంతే

అంటే ఇప్పుడు మనకి కెమికల్స్ అంటే చెయ్యొచ్చండీ అంటే ఇప్పుడు మనకి మట్టితో చేయడం అనేది మనం చాలా కష్టం చేయడం ఆ విగ్రహం అనేది ఇప్పుడు ప్లాస్టర్ అఫ్ ప్యారిస్ అనే మెటీరియల్ వాడతాము అండీ మాములుగా అయితే అది అయితే మనకి ఎక్కువ రోజులు అలా ఉంటుంది మట్టితో చేస్తే బీటలు వచ్చేసి విరిగిపోవడం జరుగుతదండీ అందుకని మట్టితో చేయడం అనేది ఛాలెంజింగ్ అని చెప్పొచ్చు అందుకనే అందరూ ప్లాస్టర్ అఫ్ ప్యారిస్తో చేయడానికే ఎక్కువ మక్కువ చూపిస్తారు

అవును ఇప్పుడు దీపావళి అది నా ఫేవరెట్ పండుగ అండీ అంటే అది ఏంటంటే అది వేరే కాంప్లికేటెడ్ చెప్తాను

అంటే ఇప్పుడు

చెప్తానండీ ఇలాగైతే ఇప్పుడు మనం ఇలా కెమికల్స్ని వాడడం తగ్గించాలండీ మన మెయిన్ మోటో అంటే వాళ్ళు బ అలా ప్రవేశిస్తున్నారు సరే అండీ అయితే ఈ నెక్స్ట్ పండుగ గురించి చెప్తాను నెక్స్ట్ పండుగ ఏంటి నెక్స్ట్ పండుగ ఏంటండీ అడుగుతానన్నారు మంచిదండీ ధన్యవాదాలు